నేను ఎక్కువగా మా పిల్లలకి యూస్ చేసేది విదేశం అన్యదేశం ఫుడ్ అయితే పాస్తా నూడిల్స్ ఆ నూడిల్స్ని ఉత్త నీళల్లో వేడి నీళ్లు బాగా కాగబెట్టి బీన్సు క్యారెట్టు అవి తరిగేసి నీళ్లు ఊడబెట్టి ఆ మరిగించిన నీళ్ళల్లో దాన్ని వేస్తే పొడవుగా వచ్చేది ఒక రెండు నిమిషాలకి ఫుడ్ తయారయ్యేది మా పిల్లలు బాగా ఇష్టపడి తినేవాళ్లు కాకపోతే అంత హెల్దీ ఫుడ్ కాదు ఇంకేం చేయాలి వేరే చేయలేము కదా వాళ్ళకిష్టంగా టేస్టీగా ఉంటుంది తింటారు నూడిల్సు తరువాత పాస్తా పాస్తాలో పాయసము పాలు మరిగిచ్చి అందులో పప్పులు ఇవి పెసర పప్పు వేపిచ్చి వేపిచ్చేసి అందులో ఈ పాస్తాని గానీ వేయించేస్తే బాగా మంచి టేస్ట్ వస్తుంది బాగానే ఉంటుంది తింటే మా పిల్లలు బాగా ఇష్టపడి తినేవాళ్లు పాస్తాతో స్వీట్ కానీ హాట్ కానీ రెండూ చేసుకోవచ్చు ఇంకా నూడిల్స్తో సింపుల్ నూడిల్స్ కూడా చే ఎగ్గేసి చికెనేసి కూడా చికెన్ నూడిల్స్ చేసుకోవచ్చు నాన్వెజ్ వెజ్జు రెండూ వేసుకోవచ్చు వెజిటేబుల్స్ కానీ వేసుకోవచ్చు ఇంకా చికెన్ కానీ ఎగ్ కానీ అలాంటివి వేసుకోవచ్చు మా పిల్లలకి ఎక్కువిష్టము ప్రతి రోజు అయితే డే బై డే నూడిల్స్ చేసి ఇచ్చేదాన్ని వన్ డే బీన్సు క్యారెట్టు అవేపిచ్చిస్తే ఇంకింకో రోజు ఎగ్ అవన్నీ ఆయిల్లో బాగా వేపించేసి వేపిచ్చిస్తాను బాగా ఇష్టపడి తింటారు ఎక్కువగా యూస్ చేసేదైతే అవే దాంతో పాటు ఈ విదేశీ ఫుడ్ లోని సాసులు సొయా సాస్ చిల్లీ సాస్ టమోటా సాస్ చాట్ మసాలా ఇవన్నీ ఎక్కువగా ఇప్పుడు ఎక్కువగా అవే వాడకంలోకి వచ్చేసాయి ఒక ఫ్రైడ్ రైస్ చేయాలన్నా కానీ సాసులుండాలి కంపల్సరీగా ఇంకేమైనా స్టాటర్ ఐటమ్స్ చేపిచ్చుకోవాలన్న సాసులుండాలి ఇంట్లో ఏవైనా చికెన్లు అవేవన్నా చేసుకోవాలన్న దానికి సైడ్ డిష్కి సాసే ఇంకా ఫ్రైడ్ రైస్కి సాసే అన్నిటికి నూడిల్స్కి సాసే ఈ నూడిల్సు పాస్తాకి ఇంకా సాస్ ఎక్కువగా యూస్ చేసుకోవాలి అందులో మా పిల్లలు బాగా ఇష్టపడి తినేది టమోటా సాసు ఉత్త సాసే కూడా తినేవాళ్లు అదే మన ఇంట్లో టమేటా చెట్నీ అయితే తినేవాళ్లు కాదు బయట దాన్ని సాసని అమ్మితే దాన్ని బాగా ప్యాకెట్లు ప్యాకెట్లు తెచ్చుకొని తింటారు ఇంకా పాస్తాకి స్వీట్లో బాగా ఉండేది ఆ స్వీట్ నాకూ ఇష్టమే పాస్తా అది బాగా పాయసం లాగ ఎపిచ్చుకొని చేపిచ్చి తినేయొచ్చు బాగానే ఉంటుంది ఇంకా నూడిల్స్తో అయితే చికెనేసి చేపిస్తే మా పిల్లలకి బాగా ఇష్టము ఆ చికెన్ బాగా చిన్న చిన్న పీసులుగా కట్ చేపించేసి అందులో టమేటో సాసు ఇంకా ఎగ్ చిన్న చిన్నవి దాకా నూనెలో బాగా వేయించి లేదా బాయిల్ చేసిన ఎగ్ కానీ కట్ చేపిచ్చి ఏపిచ్చి ఇచ్చేదాన్ని దాంతో పాటు కొంచెం తినేవాళ్ళము మా పిల్లలు కొంచెం టేస్టీగా కూడా ఉండేది ఇప్పుడు రీసెంట్గా అయితే ఇవే ఇంకా చైనీస్ ఫుడ్స్లో ఫ్రైడ్ రైసులు ముందైతే సౌత్ ఇండియన్ ఫుడ్ మన స్టేటు ఏపీ కాబట్టి ఈ సౌత్ ఇండియన్ ఫుడ్డు తినేవాళ్ళము తరువాత ఈ ఫ్రైడ్ రైసులొచ్చాక అన్నిటికీ సాసులే